నమస్తే అండి అవునాయిండి ఎప్పుడు తీసుకున్నారండి ఆరు నెలలు అవుతుందాండి బిల్ ఏమైనా ఉందండి దీనికి సంబంధించి అవునాయిండి ఏం కంపెనీ అండి ఇది అయ్యో మా దగ్గర అలా ఉండదండి మా దగ్గర అలా ఉండదండి అయినా సరే ఎందుకు హ్యాంగ్ అవుతుందో ఒకసారి చూస్తానండి మేము చూస్తామండి మీ దగ్గ మీ దగ్గర అయితే బిల్లు ఉంది కదండి బిల్లుంటే నేను చూస్తానండి లేదండి అలాంటిదేం లేదండి ఎందుకు హ్యాంగ్ అవుతుందో ఒకసారి చూస్తామండి మేము ఒకసారి దీన్ని సరిగ్గా మా మెకానిక్తో సరిగ్గా చూపించి దీన్ని ఎందుకు హ్యాంగ్ అవుతుందో మీకు చెప్తానండి అలాగే అలా పే చేయకపోతే ఎలా అండి వారంటీ ఉన్నా సరే మనీ పే చేయాలండి వారంటీ అంటే ఏమైనా అవుతే మేము రిటర్న్ తీసుకుంటామండి ఇలా హ్యాంగ్ అయిపోతున్న హ్యాంగ్ అయ్యే ఇష్యూకి ఇలా తీసుకోమండి నేను మీకు ఇది ఒక త్రీ డేస్ తర్వాత రండి ఒక మూడు రోజుల తర్వాత ఇది రిపేర్ అయిన తర్వాత ఎలా వర్క్ అవుతుందో చూసి మేము మీకు ఇస్తాము మళ్ళీ మీకు ఇలా హ్యాంగ్ అయ్యే ఇష్యూ రాకుండా మేం చూసుకుంటామండి మేము చూసుకుంటామండి ఇలా కంప్లైంట్ మీకు ఇంకోసారి హ్యాంగ్ అవ్వకుండా దీనికి రిటర్న్ ఇచ్చేస్తామండి ఇంకొకసారి హ్యాంగ్ అయితే దీనికి ఒక ఫైవ్ థౌజండ్ అవుతుందండి ఐదు వేలు ఐదు వేలు మీరు అ ఇది అయిపోయిన తర్వాత పే చేద్డురండి ఒక మూడు రోజుల తర్వాత రండి మేమే మీకు కాల్ చేస్తామండి లేకపోతే మేము మీకు ఫోన్ చేసి చెప్తామండి రిపేర్ అయిపోయిందా అని చెప్పేసి మీకు ఇలా ఇంకొకసారి జరగకుండా మేము చూసుకుంటామండి సరేనండి